నమస్తే సార్ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను నేను మీ రెస్టారెంట్ నందు మా ఇంట్లో జరిగే పుట్టినరోజు వేడుకలకు ఇక్కడ భోజనాలు ఆర్డర్ ఇచ్చాము అంటే చాలా సార్లు ఇచ్చాము మీ రెస్టారెంట్ నందు అన్ని వంటకాలు కూడా చాలా బాగుంటాయి అందువల్ల ఎప్పుడూ ఇక్కడే ఇస్తుంటాము అందువల్ల మీ రెస్టారెంట్లో మా పాత చిరునామా ఉంటుంది మేము ఇప్పుడు ఆ చిరునామా ఉన్న ఇంట్లో ఉండటం లేదు మేము వేరే ఇంటికి అనగా మేము కొత్తలా కొత్తగా కట్టుకున్న ఇంటికి వెళ్ళాము అందువల్ల మిమ్మల్ని సంప్రదించి మా కొత్త చిరునామా ఇచ్చి వెళ్దామని వచ్చాను అంటే మీరు మా ఆర్డర్ను పాత చిరునామాకు పంపిస్తారేమో అని కంగారుగా ఇచ్చా వచ్చాను ఆ చిరునామా పంపించండి వై సరళాదేవి ఇంటి నెంబర్ త్రీ డ్యాస్ ఫోర్టీన్ మొదటి వీధి బస్స్టాప్ పక్కన రావులపాలెం కోర వారి జిల్లా